మా జీవనోపాధి కరెంటుపై ఆధారపడి ఉంది నేను ఒక ఇంటి ఇల్లాలిని నేను ఉదయాన్నే లేచి ఇంటి పని చేసుకొని మా పిల్లలకి మా వారికి వంటి చేసే కనకం కార్యక్రమం ఉంటుంది కానీ మాకు ఇంటి పరిస్థితి ఏ మాత్రమూ కరెంటు పోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కరెంటు కోత ఎక్కువగా ఉండడం వలన మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కరెంటు వలన మాకు కరెంటు లేకపోతే వంట చేయడానికి ఇబ్బంది కరెంటు లేకపోతే చీకట్లో ఏ ఏం పనులు చేయగలుగుతాము మేము ఎందువలన అంటే కరెంటు పోవడం వల్ల మా పిల్లలకి కానీ మా వారికి కానీ టైమ్కి వంట చేసి వంట చేసి ఇవ్వడం ఇబ్బంది అవుతుంది వంట చేయకుండా వాళ్ళని స్కూల్కి ఎలా పంపిస్తాము మేము వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి టిఫిన్లు వంట క్యారేజ్ కడితేనే కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళేది దాని వల్ల మాకు కరెంటు కోత వల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది కరెంటు కోత నుంచి బయటపడాలని ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము కానీ మాకు ఆ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి దేని వలన అంటే కరెంటు కోత వల్ల ఇన్వెర్టర్లు పెట్టుకుందాము అన్నా మా ఆర్ధిక స్థోమత తగదు ఎందుకంటే మా ఆర్ధిక స్థోమత చాలా చిన్నది ఎందుకంటే మేము ఆ ఇన్వెర్టర్లు పెట్టుకునేంత స్థితి మాది గాదు మాది ఎంతకీ చిన్న కుటుంబం మాదీ దానిలో మాది కూలికి పోయే పని మాది దాని వల్ల ఇన్వెర్టర్లు పెట్టుకోలేనంత స్థితి మాది దాని వలన మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఎందువలన అంటే మా కాలనీ వాసులు కూడా ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే మా కాలనీ వాసులు అందరం అందరం కలిసి కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో చేసుకున్నాము కానీ మాకు ఏ ఇబ్బంది అయినా ఇప్పటి వరకు మాకు తగ్గలేదు కానీ మాకు కరెంటు కోత వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటే ఆర్ధిక స్థోమత తగదు అని తెలిసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కానీ కాలనీ ప్రజలు కూడా వారి వారి ఇళ్ళల్లో కూడా ఇదే పరిస్థితిని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేద్దామని అనుకొని చేసాము అయినప్పటికీ మాకు ఈ ఇబ్బందులు మట్టుకు తగ్గలేదు ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే కరెంట్ కోత మట్టుకు మాకు పోవడం లేదు ఎన్ని ఇబ్బందులు అప్పటికీ ఏ మార్పులు చేర్పులు చేయకపోగా ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువగానే అవుతున్నాయి కరెంటు కోత వల్ల మేము ఎన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మాకు ఈ దీని వల్ల ఏ మార్పులు చేర్పులు జరగడం లేదు కానీ మాకు ప్రభుత్వం నుంచి కఠిన చర్యగా తీసుకోవాలని మేము అనుకుంటున్నాము ప్రభుత్వం ద్వారానే మాకు ఎలాంటి ఇబ్బందైనా తగ్గాలని క కరెంటు కోత త్వరగా తగ్గాలని మేము అనుకుంటున్నాము కానీ కరెంటు కోత మటుకు తగ్గడం లేదు మాకు ఈ కరెంటు కోత వల్ల మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చదువుకోవాలన్నా స వ్రాసుకోవాలన్నా మాకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పిల్లలకి కరెంటు లేనిదే చదువుకోవడం వ్రాయడం కూడా చాలా ఇబ్బంది దేని వల్ల అంటే పిల్లలకి చిన్న పిల్లలకి కరెంటు లేకపోతే చదువుకోవడం వ్రాయడం బయటికి పోవడం అన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఆ ఓహ్ ప్రక్క ఉబ్బరిస్తుంది అంటారు పిల్లలు కరెంటు లేకపోతే ఫ్యాన్లు కావాలి పిల్లలకి కరెంటు కోత వల్ల చదువుకోవడము చిన్న చిన్న అక్షరాలు ఏం కనపడతాయి దాని వల్ల పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు దాని వల్ల మా కరెంటు కోత గురించి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కానీ మా కరెంటు కోత తప్పదు దీన్ని ప్రజల దృష్టికే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము ఎందుకంటే కరెంట్ కోత చాలా విలువైనది దానివల్ల మాకు ఎంత ఇబ్బంది పడుతుందో మీరు కూడా అర్ధం చేసుకోవాలి ఇంతే మేము చెప్పేది